నమస్కారమండి ఎవరు కావాలండి లోపలికి రండి కూర్చోండి నేను కూడ చాలా రోజులుగా ఒక ఇన్స్యూరెన్స్ పాలసీ ని తీసుకుందాం అనుకుంటున్నాను వాటి గురించి నాకు కొంచెం వివరిస్తారా నేను మావారు ఇంకా మా ఇద్దరి పిల్లలు ఎందుకండి అలాగా అండి అంటే ఇప్పుడు మా పిల్లలు పేరున పాలసీ ని ఎన్ని సంవత్సరాలు కట్టుకోవాలి మేము అంటే మా పిల్లల పేరుతో పాలసీ అంటే అది పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలాగా ఉంటుంది అంటున్నారా పాలసీ పూర్తైన తర్వాత వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా అండి వడ్డీ ఎంతొస్తుందో చెప్తారా సరేలేండి నేను మా వారిని అడిగి నీకు చెప్తాను మీ నంబరు ఇస్తారా చెప్తాను అండి సరేనండి సరేనండి సరేనండి